హలో మ్యామ్ చెప్పండి నేను ఎన్జికే మొబైల్ ఫోన్ నుంచి చేస్తున్నాను మీకు ఏం కావాలి మీకు ఏ బ్రాండ్లో ఫోన్ కావాలి మా దగ్గర వివో శాంసంగ్ వన్ ప్లస్ రెడ్మీ ఐఫోన్లు ఉన్నాయి మీకు ఏ ఏది కావాలి దాంట్లో వివోనా మ్యామ్ వివోలో మీకు ఎంత బడ్జెట్లో కావాలి మ్యామ్ వివో ఫైవ్ జి వచ్చేసి తర్టీ తౌజండ్ వివో ఫోర్ జి వచ్చేసి ఇరవై వేలు మీకు వీటిలో ఫ్యూచర్స్ చెప్పమంటారా వీటిలో ఏవుంటాయో మ్యామ్ వివో ఫైవ్జిలో ముపై వేలు అయ్యేసరికి దాంట్లో కెమెరా బాగుంటుందదింకా ఫాస్ట్ ఛార్జింగ్ ఇప్పుడు ఫైవ్ జి బాగా నడుస్తుంది కాబట్టి ఈ ఫోన్ చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు ఫోర్ జి అనేసరికి ఇరవై ఇరవై వేలు అయినా కానీ దీన్ని కూడా కెమెరా క్వాలిటీ ఫైవ్ జి కంటే తక్కువేం కాదు ఇది కూడా అంతే ఉంటుంది రెండిట్లో మాత్రం వన్ ట్వంటీ ఎయిట్ జీబీ రెండూ బాగా పనిచేస్తాయి మ్యామ్ ఓకే మ్యామ్ మీ మీరు ఫైవ్జితో పాటి మేము మీకు చార్జరు ఇంకా ఇయర్ ఫోన్స్ ఇస్తున్నాం మ్యామ్ సో దానికి కాస్త ఎగస్ట్రా ఛార్జ్ అవుతుంది పర్లేదా మ్యామ్ మ్యామ్ మా దగ్గర ఆఫ్లైన్ ఇంకా ఆన్లైన్ రెండూ ఉన్నాయి మ్యామ్ డెలివరీ మీరు ఆఫ్లైన్ కావాలా ఆన్లైన్ కావాలా ఓకే మ్యామ్ మీదు డీటెయిల్స్ మాకు వాట్సప్లో సెండ్ చేస్తారా అయితే మ్యామ్ ఒక వన్ వీక్ టైం పడుతుంది మీకు ఆన్లైన్ కాబట్టి మాకు వన్ వీక్ టైం ఇస్తే మేము మీకు వన్ వీక్లో పంపిస్తాం ఓకే మ్యామ్ త్యాంక్ యూ మ్యామ్ మాకు కాల్ చేసినందుకు మీకు ఇంకా ఏమైనా సమాచారం కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి త్యాంక్ యూ మ్యామ్